ఆయన చెప్పినట్టుగా వండితే అబ్బా వంటలు కూడా చాలా బాగా కుదురుతాయి అండి మా ఫ్యామిలీ మెంబర్స్కే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను టేస్ట్ చూపిస్తుంటాణు అండి చాలా బాగుంది చాలా బాగుంది అంటుంటారు అండి వాళ్ళు కూడా ఇంకా యూట్యూబ్లో అయితే అమ్మ చేతి వంట శ్రావణిస్ కిచెన్ ఇవి కూడా చూస్తాను అండి అందులో పచ్చళ్ళు అవి కూడా చాలా బాగా పెడతారు అండి అవి చూసి కూడా నేను చాలా వరకు పచ్చళ్ళు అవి కూడా ట్రై చేసాను అండి చాలా బాగా వచ్చాయి ఈ చానల్స్ అన్నీ కూడా మనకి వంటలు రాని వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అండి అలాగే వంటలు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి ఏది ఎంత వేయాలో క్వాంటిటీ తెలియదు అండి ఇవి చూడడం వల్ల కూడా ఏ క్వాంటిటీలో ఏవేవి వాడాలి అనేది కూడా తెలుస్తుంది అండి దానివల్ల వంటలు కూడా చాలా బాగా కుదురుతాయి అన్నమాట అందుకే నేను యూట్యూబ్ వీడియోలు అభిరుచి ప్రోగ్రాంలు బాగా చూసి ఎన్నో రకాల వంటలు ట్రై చేస్తుంటాను అండి